హా మేమ్ చెప్పండి చెప్పండి మేమ్ గుడ్ మార్నింగ్ మేడం హెల్త్ ప్రోబ్లమ్ మేడం పరవాలేదు మేడం అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను ట్రీట్మెంట్ ఇంకొక టూ వీక్స్ ఉంటుంది మేడం అది అయ్యాక వస్తాను మేమ్ ఆ మేమ్ ఆ సరే మేమ్ ఓకే మేమ్

సరే ఆ మేమ్ తెలుసుకుంటున్నాను మేడం తెలుసుకుంటున్నాను మేడం మా ఫ్రెండ్స్ని తెలుసుకుని ఓకే మేడం హా మేమ్ సరే మేమ్ నేను నెక్స్ట్ ఒక టూ వీక్స్లో వచ్చేస్తాను నేను కా స్కూల్కి ఆ మళ్ళీ సిలబస్ మొత్తం మాకు చెప్తారా మేము సరే సరే మేము